దిస్ కాల్ ఈజ్ నౌ బీయింగ్ రికార్డెడ్ గుడ్ మార్నింగ్ మ్యామ్

థ్యాంక్ యూ మ్యామ్ మాకు బిర్యానీ కావాలి మ్యామ్ అక్కడ ఏమైనా టైప్సు ఉన్నాయా చెప్తారా ఓకే మ్యామ్ మీ రెస్టారెంట్లో ఫేమస్ బిర్యానీ ఏమిటి మ్యామ్ అదొకటి ఆర్డర్ చేయండి మ్యామ్ ఇందులో రెసిపీస్ ఏవి ఉన్నాయి మ్యామ్ ఈ రెసిపీస్లో మీకు మా నార్మల్గా సలయెదేముంది మ్యామ్ అదొకటి ఆర్డర్ చేయండి మ్యామ్ ఆఫర్స్ ఏం లేదా మీ రెస్టారెంట్కి ఆర్డర్ చెయ్యండి మ్యామ్ అవి రెండు ఓకే మ్యామ్ బిల్ ఎంతైంది మ్యామ్ డిస్కౌంట్ ఏమీ లేదా మ్యామ్ ఇందులో ఇంతేనా మ్యామ్ డిస్కౌంట్ కర్రీలో ఏం డిస్కౌంట్ లేదా ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్